హలో పూర్ణిమా ట్రావెల్సేనా అండి మేము ఒక వెకేషన్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము ఒక త్రీ డేస్ ఒక త్రీ డేస్ వెకేషన్ ఒక టెన్ మెంబర్స్ అలా ఉంటారు మేము మారేడిమిల్లి వెళ్దాం అనుకుంటున్నాము అవునండి స్టే అది లేదండి ఓన్లీ ఒక్కరోజులో వెళ్లి వచ్చేలా కుదురుతుందా అండి అహ అలా కాదండి ఇంతే మారేడిమిల్లి ఒకరోజు ఆ తరువాత అటునుంచి భద్రాచలం అలా దగ్గర దగ్గరగా ఉన్న ఏరియాస్ అన్నీ ఓకేనండి అలా అయితే వద్దండి అంటే వెకేషన్ కదా అప్ అండ్ డౌన్ వద్దులెండి ప్లాన్ చేయండి షెడ్యూల్ మీరే సరేనండి ఎంత అవుతుంది అండి

అవునండి ఓకేనండి అంటే ఏ కార్ అరేంజ్ చేస్తారో తెలుసా తెలుసుకోవచ్చా ఏ కార్ అరేంజ్ చేస్తారో తెలుసుకోవచ్చా అండి యంగస్టర్సే అండి సరే మేడం అయితే థ్యాంక్యు మేడం